నేను చిన్నప్పుడు మాకు దగ్గర ఉన్నటువంటి మా ఊరిలో ఉన్నటువంటి చెరువుల్ దగ్గరికి వెళ్ళేవాడిని అక్కడ చేపలు పట్టడానికి నేను ప్రయత్నించే వాడిని అది ఒక హాబీగా నాకు అలవాటైయుండేది అప్పుడ్ నేను చేపలు పట్టడానికి ఒక చిన్న గాలంకు ఒక ఎరను తగిలించి ఆ గాలంకి ఒక తాడు కట్టి దానిని నీటిలో వేసినట్లయితే అక్కడే నా చేప అది తినడానికి ట్రై చేసినప్పుడు దాని గొంతుకి తగిలి అది ఇరుక్కుంటుంది అప్పుడు నువ్వు చేపలు పట్టి ఆ చచ్చిన చేపలని తీసుకెళ్ళి వండుకునే వాడిని ఆ విధంగా నేను నేర్చుకున్నాను అదేవిధంగా మా నాన్నగారు కూడా చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్తారు అక్కడ పెద్ద పెద్ద ఓడళ్ళు పెద్ద పెద్ద ఓడల్లో ఆయన ఉన్నటువంటి పెద్ద పెద్ద వలలు వేసి అక్కడ ఉన్నటువంటి చేపలను పట్టడానికి చేస్తున్నారు అదేవిధంగా వచ్చిన టెక్నాలజీస్తో పెద్ద పెద్ద మిషన్ ద్వారా దానికి అదే రిలీజ్ చేసి పెద్ద పెద్ద వలలను సముద్రంలో వేసి అదే వలలను అదే పెద్ద మిషన్తో మళ్ళీ బయటకి లాగి ఆ వలని ఓపెన్ చేసి అందులో చాపల్ని ట్రేడింగ్ చేసి అక్కడ మళ్ళీ చేపలను ఐస్లో పెట్టి అలా కొన్ని రోజులుగా సముద్రంలోను ఉండి చేపలు పట్టుకుని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఒడ్డుకి చేరుతారు ఇది ఇప్పుడుటు ఇప్పుడు వచ్చినటువంటి కొత్త టెక్నాలజీ ద్వారా చేపలు పట్టడానికి చాలా ఉపయోగపడుతుంది